ఆరోగ్య సేవలకు ఆరోగ్యశ్రీ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం ఈ పథకాన్ని రెండు వేల ఏడు ఏప్రిల్ ఫస్ట్న రాజీవ్ ఆరోగ్య శ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది ఈ ఆరోగ్య శ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథకంగా గుర్తింపు పొందింది ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు వైద్య సేవలు అందించడంతోపాటు రవాణా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ పథకం ద్వారా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నాటికి ఇరవై ఆరు లక్షల మందికి పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు సకాలంలో వైద్య సేవలు అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉచితంగా నడపబడుతున్న ఒక వన్ జీరో ఎయిట్ అంబులెన్స్పై అందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పోస్టర్ ప్రభుత్వం దారిద్య రేఖనుండి దిగువన ఉన్న పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తుంది ఈ కార్డుల ద్వారా ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రిల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు వర్తింప చేస్తుంది ఈ పథకం కింద వెయ్యి ముఫై ఎనిమిది పైగా జబ్బులను ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి ముఖ్యంగా ఈ పథకం ప్రజారోగ్యం జనాలను ఉద్దేశించి ఉచిత సేవలు అందిస్తూ ప్రజలు చెడు అలవాట్ల వైపు మెదలకుండా చెడు అలవాట్లను ద్వారా కొని తెంచుకునే కొన్ని రోగాలు ఉచిత సేవలు అందించడంతో జరుగుతుంది ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు వైద్య సేవలు అందించడంతోపాటు రవాణా భోజనం వసతి సదుపాయాలను కల్పిస్తూ ఉన్నారు ఆయుష్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక ప్రజారోగ్య కేంద్రం కొత్తగా రూల్స్ కుటుంబ నియంత్రణ ఈ పద్ధతి ద్వారా ఆరోగ్య కార్యకర్త ఓపికి గర్భం కూడా నియం కుటుంబ నియంత్రణ పద్ధతులు ఎలా పనిచేస్తాయి పద్ధతిగా దుష్మంమనాలు మీరు కావాలనుకున్నప్పుడు చేసి మీరు కోరుకున్నంతమంది పిల్లల్ని మాత్రమే కలగాలి కుటుంబ నియంత్రణ అంటారు పిల్లలను కనకుండా ఆగాలి అనుకున్నప్పుడు గర్భాన్ని నిరోధించాలి అనుకున్న పద్ధతిలో కుటుంబ నియంత్రణ అంటారు కొన్ని దురదృష్టమైన సంఘటనలతో చాలామంది కుటుంబ నియంత్రణను ఆరోగ్య కుటుంబ నియంత్రణ ఆరోగ్యశ్రీ వ్యాధులు లిస్ట్ ఆరోగ్యశ్రీ మహిళా స్కీమ్ అంటే వైద్య అవసరం ఉన్న వారి సమీపంలో రెఫెరల్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ పథకం వెయ్యి ముఫై ఎనిమిది పైగా జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడతాయి ఆరోగ్యశ్రీ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథకంగా గుర్తింపు పొందింది ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు వనరులు సిబ్బందులు కచ్చులు గ్రామీణ ప్రాం ప్రాంతాల పోస్టింగ్ ఈ విధంగా సదుపాయాలు కల్పిస్తున్నారు రవాణా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ పథకం ద్వారా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నాటికి ఇరవై లక్షల మంది పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు ఉన్నత నాయకత్వం సరిపోని సమస్యలు రాష్ట్రం ఎలా పరిష్కరిస్తుంది ఆరోగ్య సేవలను నేను వాళ్ళకి ఆరోగ్య మం బాగుపడడానికి వన్ జీరో ఎయిట్ని సృష్టించింది సిబ్బందికయ్యే ఖర్చులను మొత్తం నాయకత్వమే గవర్నమెంట్ చూసుకుంటుంది గ్రామీణ ప్రాంతాలకి పోస్టింగ్ ఇస్తూ వనరులను కాపాడుతూ అధిక సిబ్బందుల ఖర్చులన్నీ ఎక్కువ చేస్తూ వాళ్ళకి వేరే వేరే ఊళ్ళలో ప్రాంతాల పోస్టింగ్ ఇస్తూ ఆరోగ్య సేవలను అందిస్తూ ఉంది పేదవారికి లేని వాళ్ళకి సేవలు అందించడంతోపాటు వారికి రవాణా భోజన వసతి కూడా కల్పిస్తున్నారు దీనికి సకాలంలో వైద్య సేవలు అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉచితంగా నడపబడుతుంది వన్ జీరో ఎయిట్ అనే అంబులెన్స్పై అందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో పాటు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పోస్టర్ ఇది ఆరోగ్య సేవలను అందిస్తూ వారిని సరిపోని సమస్యలను పరిష్కరిస్తూ వనరులను ఇస్తూ అధిక సిబ్బంది ఖర్చులను పెంచుతూ గ్రామీణ ప్రాంతాలకు వేరువేరు ప్రాంతాలకి పోస్టింగ్ ఇస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తూ నాయకత్వం ఎప్పటికీ అప్పుడు పరిష్కరిస్తూనే ఉంది ఆరోగ్య సేవలను అందిస్తూనే ఉంది సకాలంలో వైద్య సేవలు అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉచితంగా నడపబడుతున్న ఒక వన్ జీరో ఎయిట్ అంబులెన్స్పై అందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో పాటు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పోస్టర్ ఈ పథకం కింద వెయ్యి ముఫై ఎనిమిది పైగా జబ్బులను ఉచితంగా ఆరోగ్య సేవలను అందించబడుతుంది మిగతా వారికి ఉచితంగా జబ్బులని తక్కువ అయ్యేలా చూసుకుంటుంది ప్రజలు చెడు అలవాట్ల వైపుకు పోకుండా మరలకుండా ఉచిత సేవలను అందింప చేస్తుంది ఎలా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి వన్ జీరో ఎయిట్గా రూపుదిద్దింది ఆరోగ్యశ్రీ కార్డులను కూడా జారీ చేసింది కార్డుల ద్వారా లేనివారికి బీదవారికి ఈ పథకం కింద సేవలు అందిస్తూ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయి ఉచిత వైద్య సేవలను కూడా చేస్తూ ఉంది అదనంగా ఎంత ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు గుర్తింపు చేస్తుంది లేని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఆరోగ్య సేవలను అందిస్తూ అన్ని సరైన టైమ్లో సమకూరుస్తూ గ్రామీణ ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తూ ఉంది